పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధి పెరుగుదలకు సంబంధించిన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సమస్యలు కూడా ఉన్నాయి సమస్యలు అంటే కొన్ని కొన్ని ప్రదేశాలలో రోడ్లు మంచిగా లేకపోవడంవల్ల రవాణాశాఖ అనేది తక్కువగా జరుగుతుంది అంటే మట్టిరోడ్లు అలాంటివి వల్ల వర్షాలు ఎక్కువగా వస్తే గుంతలు పడిపోయి రవాణాశాఖకు ఇబ్బంది అవుతుంది మా జిల్లాను మౌలిక సదుపాయాలపరంగా మెరుగుపరచడానికి ఒక రెండు రకాలు నేను చెప్పగలను అవి ఏమిటంటే వసతి గృహాలు శుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా మా వాయు కాలుష్యాలు కొన్ని కొన్ని చోట్ల వాయు కాలుష్యం అనేది తగ్గించడంవల్ల మౌలిక సదుపాయాలనేవి మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి